ఏమండి ఇదీ ఇళ్ళు కన్స్ట్రక్షన్ మా అదే మాట్లాడ్డానికి రమ్మన్నారని చెప్పారండీ అదేనండి అంటే సైట్ మనకు

అవునండి అవునులే మనకిప్పుడు ఇది అంటారా

అవతలొచ్చినా సరిపోద్దంటారా ఇంకా మనకి ఒక స్టెరెనే కదండీ మనకి పిల్లర్లూ లేదు మనకు పిల్లర్లు లేపి ఉండ ఉండాలా మనకి మనకేమన్న ఐడియా ఉందా అంటే ఇప్పుడూ ఇంకో రెండో స్టేర్ వేద్దామని ఏమన్న ఆలోచన ఉందా అండి మీకు స్తంభాలు ఉంచేద్దామండి ఆ స్తంభాలు అలాగే కొంచం సగం వేసి వదిలేద్దామండి అదేనండి అందుకేనండి కొంచం మనకీ ఇలా మీరు రెండు కనుక ఒక ఒక అంతస్తు వేద్దామనుకుంటే మంచి స్ట్రాంగ్గా వేద్దామండి మనం ఆ పిల్లర్స్ కూడా కొంచం స్ట్రాంగ్గా వేసి మనకి దాంట్లో ఐరన్ వాడతారు కదండీ ఇనుము ఆ ఇనుము కూడా కొంచం బలంగా ఉండేది వేద్దామని అండి టిఎమ్టి అండి అవును పర్లేదండి అదీ బాగానే అదీ బాగానే ఉంటుందండి అది అదీ బాగానే ఉంటుందండి మాకు అది పేద్ద డిఫరెన్స్ ఏం ఉండదండి ఎంత తేడా ఏం ఉండదండి అన్నీ కొంచం అది అన్నీ బాగానే ఉంటాయండి మనకి మ మందం చూసుకోవాలండి మందం మనకి ఉంటయి కదండి నైన్ ఎమ్ఎమ్ అని ఆ మందం చూసుకుంటే బట్టి అవునండి మనకు ఇప్పుడొచ్చేసి ఎక్కువ మంది ఇలాగే వాడతారండి నైన్ ఎమ్ఎమ్ యే నైన్ ఎమ్ఎమ్ యే వేసుకుంటారు కొద్దిగా అనే భవిష్యత్తులో అంటే కొంచం ఇంకొక అంతస్తు వేసుకుంటానికి బాగుంటుంది కదండి అవునండి లేదండి సిమెంట్ ఇటికి మనకి సిమెంట్ ఇటిక మనకి ఆగుతుందండి సిమెంట్ అది మనకి మట్టి ఇటికే బాగా ఆగుతుందండి అవునండి అవునండి లేదండి మన పనైపోద్దని చూసుకుంటే మరీ నాణ్యత కూడా ఉండాలి కదండి నాణ్యత కూడా దృష్టిలో పెట్టుకొని మనకీ చూసుకోవాలండి మంచి నా నా అభిప్రాయం అయితే మాత్రం మట్టి ఇటుకే బెటర్ అండి మంచిదండి ఏమండి

ఇప్పుడూ రేటొచ్చి ఇటుకొచ్చి ఆరేసి రూపాయలు ఉంటాదండి ఒక్కో ఇటికీ ఐదు ఆరు పడుతుందండి ఇటుకొచ్చి అవునండి మీరు చూ అవన్నీ మనకి మీ మీరు మాకు ఎలా ఇవన్నీ కూడా మరి మమ్మల్నే చేయమంటే మేమే చేస్తామండి లేకపోతే మీరు పురమాయించుకుంటామంటే మీ ఇష్టమండి ఒక మీరు ఇదీ సెంటులో అంటన్నారు కాబట్టీ ఇంచుమించు వచ్చి ఒక ఏడు లక్షలు ఎనిమిది లక్షలు ఏడు లక్షలు తీసుకుంటామండి అంటే మేము కొంచం రో రోజు కూలీ అంటే మేము కాంట్రాక్టర్లు అండి మనకి లేబర్ ఖర్చులు ఉంటాయి కదండి మేము ఓన్లీ మా అంటే జీతాలండి అంటే మేము టైల్సు టై టైల్సు కూడా వేస్తామండి టైల్సు అన్నీ మీకు మార్కెట్ అవునండి అవునండి కరెంట్ పని మేము చేసేస్తామండి సీలింగూ మే సీలింగు మేము చేయమండి సీలింగ్ చెయ్యాలంటే మళ్ళీ ఇంకొక వన్ ల్యాక్ ఎక్స్ట్రా అవుద్దండి లక్ష రూపాయలు

చూడండి ఆలోచిచ్చుకోండి ఆలోచించుకోనీ చెప్పండి నాకు అంటే మీరు బయటా మనకి ఇంతే ఉంటుందండి మ మనకేంటంటే ఇప్పుడు ఆరు లక్షలు తీసుకుంటారండి మాములుగా బయట మాములుగా ఓన్లీ సిమెంట్ పని చేసిచ్చేసేలాగ అండి కానీ అలా వాళ్ళు టైల్సు గట్ట ఏం వెయ్యరండి

అంతా మనమే చూసుకుంటాం చూడండి మరి ఆలోచించండి

సరిపోతాయండి

సరేనండి ముందు రో మంచి రోజు చూసుకొని మనకి శంకుస్థాపన చేసేసుకున్నాక తర్వాత చూసుకుందామండి అంటే మళ్ళీ మీరు తొందరగా మనకి ఈ మెటీరియల్ గట్ర తొందరగా వేయించేసుకోవడం బెటరండి ఎందుకంటే మళ్ళీ రేట్లు పెరిగిపోతాయి రేట్లు పెరిగిపోతాయండి అంటే మళ్ళీ మనకి మళ్ళీ గో గోదారొత్తే ఇసుక రేట్లు కూడా పెరిగిపోతాయి మీ మేం చెప్పక్కర్లేదు మీకు తెలిసే ఉంటుంది అది మనకు ప్రతి సంవత్సరం ఉండేదే కదండి

స సరే అండి మీరు చూద్దాం అండి లేదండి మేం మీకు ప్రతిదీ బిల్లులతో సహా చెప్తామండి సరేనండి సరేనండి మాకు తెలుసండి మీరు సరేనండి ఉంటానండి